నేను కాకుండా మా ఇంట్లో తోట పని అందరూ చేస్తారు మా అమ్మ మా నాన్న ఇంకా నేను అందరం చేస్తాము మాకు పొలం ఉండటంతో పొలం దగ్గర మాకు బత్తాయి తోట ఉంది ఆ బత్తాయి తోటలో అన్ని మేమే చూసుకుంటాము దానికి మందులు వేయడం కానీ చెట్లు పెరుగుతుంటే మండలు కట్ చేయడమే కానీ దానికి ఎరువులు వేయడం రసాయనాలు వేయడం రసాయనాలు కొట్టడం అన్నిటినీ మేమే చూసుకుంటాము దానిలో ఏదైనా పురుగు పురుగు లాంటిది వస్తే అవి దానిలోకి ఎలా పోగొట్టాలి అనేది అన్ని మేమే చూసుకుంటాము అలాగే దానిలో పొలంలో గడ్డి పీకడం ఓరలకి గడ్డి లేకుండా చెయ్యడం ఇలా ఒక్కటే కాదు అన్ని మేము మేమే చూసుకుంటాము

చెట్లనిపెరుగుతుంటే దానిలోని మండలు కట్ చేయడం ఇలాంటివి చేసుకుంటూ మేము మా జీవనాన్నిసాగిస్తాము చెట్లు పెరుగుతుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి దానిలో పూలను కోయడం అలాంటివి అన్నీ కూడా మేమే చేసుకుంటాము దానిలో కాయలు కాస్త కాస్తూ ఉంటే ఆ కాయలను కట్ చేసి మార్కెట్కు పంపిస్తాము మాకు ఈ పని చెయ్యడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇలా తోటలో రోజు మొత్తం పనిచేయడం ద్వారా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి చెట్లకు పాదులు చేయడం దానికి నీళ్ళు పోయడం ఎరువులు వేయడం మందులు వేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఇంట్లో నేను చేసే పని నేను ఎవరు చేసే పని వాళ్ళు తోటకి సంబంధించి అందరూ చేస్తూనే ఉంటారు ఈ పని ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది తోట పని చేయడం ద్వారా తోటలో ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మాకు తెలుస్తాయి ఈ పని నాకు ఒక నాకే కాకుండా మా ఇంట్లో అందరికీ వస్తాయి మాది చాలా పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరు తోటలో పనిచేశారు పనిచేయడం ద్వారా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి తోటలో ఉన్న పశువులు పక్షులు అన్నీ వస్తూ ఉంటే వాటిని చూస్తూ చాలా ఆనందిస్తాము సాయంత్రం కాలంలో మా తోటలో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తోట నీళ్ళు నీళ్ళపై కట్టడం మాకు రెండు వందలు రెండు వందల ప్లస్ చెట్ల దాకా ఉంటాయి ఆ చెట్లకు అంతా మేమే చేసుకుంటాం తోట మాకు జామ తోట ఉంది మామిడి తోట ఈ అన్ని తోటలకు మేమే చూసుకుంటాము తోటలో పనులు అంటూ ఏమి ఉండవు ఆ తోటలో ఉన్న పనులను మాత్రం మేమే ఎవ్వరి సహాయం లేకుండా మా ఫ్యామిలీ మాత్రమే చూసుకుంటాం అందరం కలిసికట్టుగా పని చేస్తాము దానికి ఏదైనా చెట్టు ఏదైనా కారణం వలన చనిపోతే మాకు చాలా దుఃఖంగా వస్తుంది మా చెట్టు మా ఇంట్లో ఒక మనిషిలాగా మేము ట్రీట్ చేస్తాము ప్రతీ ఒక్క చెట్టు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రకృతికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది మా తోటలో పని చేస్తూ ఉంటే ఆ చల్ల గాలికి మా మనస్సు చాలా పులకరించి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి తోటలో పని చెయ్యడం ద్వారా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తోట మాకు మా అన్నయ్యకి చాలా ఇష్టం మేము ఇక్కడ సిటీలో టౌన్లో చదువు చదువుకుంటాము మేము అప్పుడప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు మేము తోటలలోనే ఎక్కువగా మేము కేటాయించి అక్కడే ఆనందంగా రోజంతా గడుపుతాము తోట పని చేయడం చాలా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది పనిచేయడం ద్వారా మన ఫ్యాట్ బర్న్ అయి మనకి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఫ్యాట్ బర్న్ కావడం వల్ల మనలో ఉన్న స్వెట్ అంతా వెళ్ళిపోయి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము కానీ నేను మనస్పూర్తిగా చెప్పగలను తోట పని చేస్తూ ఉంటే ఒకరికొకరం చాలా సహయకరంగా ఉండి ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆహ్లాదకరంగా మేము తోట పని చేస్తాము తోట పని చేయడం ద్వారా తోటలో ఉన్న కష్టాలు అన్ని మాకు తెలుస్తాయి దానికి తగ్గ ఫలితం కూడా మాకు లభిస్తుంది తోట పని చేయడం ద్వారా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి తోట పని చెయ్యడం ద్వారా మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి లభిస్తాయి తోటలో అది ఇప్పుడు జామ చెట్టుకి జామకాయలు పక్షులు కొరకడం ద్వారా అది చూస్తుంటే మనం చాలా నేచర్కి దగ్గరగా ఉన్నామని మన మనస్సుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే చ చెట్లు అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు మన చుట్టు తిరగడంతో మనకి ఎంతో ఉత్సాహంగా మరియు ఉల్లాసాన్ని కలిగిస్తాయి తోట పని చేయడం చాలా మంచిది చాలా అదృష్టం కూడా ఆ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మా ఇంట్లో అందరం కలిసికట్టుగా పని చేసి మా తోటని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము తోట పని చేయడం చాలా మంచిది మరియు అదృష్టం కూడా